మాకు దాదాపుగా పదిహేను నుంచి ఇరవై గంటల వరకు కరెంట్ ఉంటుంది అండి రోజుకి అలా ఒక గంట లేకపొతే రెండు గంటలు తీసి మరలా తిరిగి కరెంట్ అనేది ఇచ్ఛేస్తారు అత్యవసర పరిస్థితులలో ఏదన్నా లైన్ మారుస్తున్నపుడు లేకపోతే ఎప్పుడో కానీ ఇలా మూడు గంటలు తీసి ఉంచుతారు విద్యుత్ కోతలు విషయానికి వస్తే కనుక మాకు వేసవి సమయంలో ఎక్కువ కరెంట్ తీసి వాడండి బాబు రోజు అప్పుడు రాత్రుళ్ళు నిద్ర పట్టక మధ్యాహ్నం గాలి లేక ఉడుకులో ఎంతో చిరాకు వచ్చేది అదే కరెంటు ఇప్పుడు శీతాకాలంలో కానీ వర్షాకాలంలో తీసిన వేరుగా ఉంటుంది అప్పుడు కరెంట్ లేకపోయినా వాతావరణం అనేది చల్లగా ఉంటుంది కాబట్టి ఏదో విధంగా గడచిపోయేది రాతుళ్ళు నిద్ర పట్టడానికి కూడా సులువుగా పట్టేది ఎందుకంటే చల్లగా ఉంది అదే వేసవిలో మాత్రము మనకు వాతావరణం చాల వేడిగా ఉండి ఎటువంటి గాలి వేయక నిద్ర పట్టేది కాదు కానీ నా జీవితంలో మాత్రము ఈ విద్యుత్ కోతలు కొంత మాత్రమే ప్రభావితం అవుతుంది అది కూడా వేసవి సెలవులలో నాకు తెలిసినమటుకు